టెక్నాలజీ వృద్ధి చెందడం వల్ల నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే మన ఏదైనా చేయవచ్చు ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే ఏదైనా చేయవచ్చు ఇంటర్నెట్ అయితే ఆ స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ వాడడం వల్ల ఎంతగానో ఉపయోగపడుతుంది ఎలాగంటే మనము ఎక్కడికైనా వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవక్కర్లేదు ఇక్కడ ఇంటిలోంచే మనము టికెట్టు బుక్ చేసుకోవచ్చు అలాగే సినిమాలకు వెళ్ళినప్పుడు సినిమా టికెట్ కూడా నేను మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు హోటల్ కూడా హోటల్ దగ్గరకెళ్లి బుక్ చేసుకోవక్కర్లేదు మనం ఇంటిలోంచే ఆ సైట్కి వెళ్లి ఆ హోటల్లో రూములు బుక్ చేసుకోవచ్చు ఒకప్పుడు పేమెంట్లు చేయాలంటే మన ద మన దగ్గర ఉన్న నోట్లు ఏమన్నా చిరిగిపోయినట్లయితే వాటిని ఎవరు తీసుకునేవారు కాదు ఇప్పుడు అంతా ఆన్లైనే కాబట్టి నోట్లు చిరిగిపోవడం అంటూ ఉండదు అంతేకాకుండా మనం వారి ఇంటికెళ్లి డబ్బులు ఇవ్వక్కర్లేదు మనం మన ఇంటి నుంచే వారు సుదూరంగా వేరే దేశంలో ఉన్నా వారికి పేమెంట్లు చెయ్యొచ్చు అంతేకాకుండా షాపింగ్ అయితే ఆన్లైన్లో మనం వంద షాపులు తిరక్కుండా ఆన్లైన్లో ఒక సైట్లోకి వెళ్తే వంద షాపులో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ ఒకచోటే చూపిస్తాయి అందులో మనకి నచ్చింది మనం బుక్ చేసుకుంటే అది మన ఇంటికే డెలివరీ వస్తుంది టెక్నాలజీ పెరగడం వల్ల ఇంకా అనేక మార్పులు నా జీవితంలో అయితే నేను చూసాను అంతేకాకుండా మనకి ఏ విషయం కోసమైనా సమాచారం కావాలంటే మనం గూగుల్లో వెతికినట్లయితే ఆ విషయం కోసమైనా పూర్తి సమాచారం మనకు ఈజీగా దొరుకుతుంది